భారతదేశం అనగానే మనకు భిన్నత్వంలో ఏకత్వం అనేది గుర్తు వస్తుంది భారతీయ సమాజంలో మతం కీలక పాత్ర పోషిస్తుంది ఇది వ్యక్తులకు గుర్తింపు సంస్కృతి మరియు విలువలను అందిస్తుంది అయితే మతం వైవిధ్యాన్ని కూడా సృష్టించగలదు మరియు సామాజిక విభజనలను దోహదపడవచ్చు ఇతర మతాల గురించి వాటి సొంత నమ్మకాలు మరియు ఆచారాలతో సహా ప్రతిమతం సమృద్ధిగా ఉందని మరియు గౌరవించబడాలి అని నేను విశ్వసిస్తున్నాను ప్రతి మతం వ్యక్తులను నిర్దిష్ట అవసరాలను తీర్చగలదు మరియు వారి సొంత మార్గాలలో విలువను అందించగలదు ఐక్యతలో వైవిధ్యాన్ని నిర్వర్తించడానికి పౌరులు ఎంతగానో కృష్టి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భారతీయ సమాజంలో మతం అనేది కీలక పాత్రను పోషిస్తుంది ఇతర మతాల గురించి వాటి సొంత నమ్మకాలు మరియు ఆచారాలతో సహా ప్రతి మతం సమృద్ధిగా ఉంటుంది మరియు గౌరవించబడుతుంది ఐక్యంగా వైవిధ్యాన్ని నిర్వహించడానికి పౌరులు ఈ కింది విధంగా పాల్గొనవచ్చు సామాజిక సంబంధాలను పెంపొందించవచ్చు వివిధ మతాలు మరియు సంస్కృతుల ప్రజలతో సామాజిక సంబంధాలను పెంపొందించుకోవచ్చు ప్రతి మతం కూడా ఇంకొకరి మతాన్ని గౌరవించినప్పుడు ప్రజలు అందరు కూడా సుఖ సుఖ సంతోషాలతో వెలసిల్లుతారు